మనకు ఈ గత వారం రోజుల క్రితం అంటే పదిహేను పదహారు ఆ తేదీలలో మనకి వరదలు అనేవి వచ్చాయి చాలా గట్టిగా తుఫాను అనేది పట్టింది వరదలు కాదు కానీ తుఫాన్ అనాలి తుఫాన్ ఏంటంటే మనకి తీర ప్రాంతాల్లో ఉన్న వారికి అలాగే మనకి కూడా గట్టిగా వర్షం అనేది వచ్చిని ఆగకుండా మూడు రోజులు నాలుగు రోజులు కొడుతూనే ఉన్నాయి అందులో ఒకా ఘటన ఏంటంటే మా ఇంటి దగ్గర ఉన్న డ్రెయిన్ మొత్తం నిండిపోయి మోకాళ్ళ లోతు వరకు నీళ్ళనేవి రావడం జరిగింది మాది కొంచెం లోతట్టు ప్రాంతం దాని ద్వారా ఏమవుతుందంటే నీళ్ళు ఎక్కువ వచ్చేయడం వల్ల ఒక బండి అనేది అక్కడి నించి కొట్టుకుంటూ వెళ్ళిపోయింది దాని ఎనకాల అతను ఓనరు కూడా ఎళ్ళాడు ఆగుతుంది అనుకున్నాం కానీ వీధి చివరి వరకు అలా నీటిలో తేలాడుతూ వెళ్ళిపోతూనే ఉందది వెళ్ళిపోయిన తర్వాత ఆ చివర ఎక్కడో గోడకి దగ్గరికి ఆగడం జరిగింది ఆ బండి గల అతను ఎనకాల వెళ్ళాడు కానీ చివరికి దాకా దాన్ని పట్టుకునే ఉండాల్సి వచ్చింది మళ్ళీ దాన్ని తీసుకొని ఇంకో ఇంట్లో ఉన్న వాళ్ళతో కలిసి లోపలికి ఇంటి లోపలకెక్కిచ్చుకోవడం అనేది జరిగింది కింద పెట్టకుండా ఇది కొంచెం నాకు ఆశ్చర్య అనిపిచ్చింది ఇంత గట్టిగా వరద వర్ష వర్షం అనేది వర్షపాతం ఇంత గట్టిగా రావడం అనేది నాకు చాలా అరుదుగా చూసాను నేను ఇలాంటిది ఇంకా ఏంటంటే ఆసక్తికరమైన కథనం అంటే మనకి ఇటీవల ఈ మధ్యకాలంలో బిగ్ బాస్ అనేది ఒకటి జా అయిపోయింది విన్నర్ ఏమో పల్లవి ప్రశాంత్ అన్నారు విన్నర్ కూడా అయిపోయారు కాకపోతే ఆయన మీద ఈ మధ్యన న్యూసెన్స్ కేసులనేవి పెట్టడం జరిగింది అవి చాలా ఆసక్తికరంగా అలాగే కొంచెం విమర్శాత్మకంగా కూడా ఉన్నాయి ఈ ఆయన మీద ఏం పెట్టారంటే ఆయన అభిమానులు అలాగే అమర్ దీప్ అభిమానులు మాట మాట వచ్చి కొట్టుకోవడం జరుగుతుంది ఆ అలా కొట్టుకునే విధానంలో ప్రజల మీదికి అంటే ఆర్టీసీ బస్సులు లేకపోతే కంటెస్టెంట్లు కార్లు ఆ రోడ్లో వచ్చే ఏదైనా కానీ వారు పగలగొట్టడం కానీ ఇది లేకపోతే వారిని ఆపడం కానీ అలా చేయడం ద్వారా ఈ ఆర్టీసీ వాళ్ళు కానీ పోలీసులు కానీ ఈ పల్లవి ప్రశాంత్ అనే అబ్బాయి మీదా న్యూసెన్స్ కేసు అనేది నమోదు చేశారు దీనివల్ల ఏమవుతుందంటే జైలు శిక్ష అనేది కంపల్సరీ పడతుంది అని చెప్తున్నారు మరి మనకి ఎంతవరకు నిజమో మనకు తెలీదు కానీ జైలు శిక్ష అనేది పడతుంది అని వారు చెప్తున్నారు మరీ అది ఒకటి కొంచెం ఆసక్తికరంగా అనిపిస్తుంది నాకు కాకపోతే అది ఒకరి జీవితానికి సంబంధించింది కాబట్టి మనం ఎక్కువగా మాట్లాడుకోకపోవడం అనేది మంచిది ఇంకా ఆసక్తికరమైన విషయాలూ ఉన్నాయా అంటే అంతకు ముందు మనకి జ చంద్రబాబుని జైల్లో పెట్టడం అనేది ఒకటి చాలా ఎందుకు చాలా ఎక్కువగా ప్రజలందరూ కొంచెం నిరసనలు నిరసనలు తెలపడం లేదా టీవిలో చూపిచ్చే కూడా చాలా చూసేవాన్ని నేను యూట్యూబ్లో కానీ టీవీలో కానీ ఆ వార్తలనేవి ఎక్కువగా చూసేవాన్ని ఏది పెట్టినా అదే వచ్చేది ఎందుకంటే చంద్రబాబుని ఆ వయసులో అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం అనేది ఆయనేమో ఏదో

నెల రోజుల క్రితం చాలా బీభత్సంగా జరిగింది వార్తా సన్నివేశాలు ఇవన్నీ కూడా ఇందులో మనకి జగనూ మళ్ళీ చంద్రబాబుని మొత్తానికి జైల్లో ఉంచేత్తారు అలాగే నారా లోకేష్ని కూడా జైల్లో పెడతారు ఆ లోకేష్ కూడా స్క్యామ్లో ఒక పాత్రగా ఒకా ఇన్వాల్వ్ అయ్యారు అని మనకి చెప్పడం జరిగింది ఇలా చెప్పడంతో అప్పుడు నేను ఇంక అనుకున్నాను అహా అయ్యబాబోయ్ ఒకళ్ళు మించిన ఒకళ్ళు ఇలా ఎవరు పదవిలో ఉంటే వారిని ఇంకొకళ్ళని జైల్లో పెట్టడం అప్పుడు చంద్రబాబు పదవిలో ఉన్నప్పుడు కూడా మనము జగన్ అనే ఆయన కూడా జైలుకెళ్ళడం జరిగింది అలాగే ఇప్పుడు ఈయన పదవిలో ఉండగా చంద్రబాబుని జైల్లో పెట్టడం జరిగింది ఇవన్నీ చూస్తుంటే ఇంక రాజకీయాలనేవి ఎంతో కుళ్ళు కుతంత్రాలు అలాగే వారికి సంబంధించినంతవరకు వారు చేయాల్సింది అనుకునేది చేయడం అనేది జరుగుతుంది ఇలాంటివన్నీ కూడా మనం టీవీలో చూసి చూడ్డం తప్ప మనం చేసేది ఏమీ లేదని నా అభిప్రాయం